పౌరులకు బ్యాంకింగ్కు సులభతరం చెయ్యడానికి నిర్దేశించిన కొన్ని బ్యాంక్ సంబంధిత ప్రభుత్వ పథకాలు ఏవి అనగా సంబంధ ప్రభుత్వ పథకాలనేవి ఏంటంటే జనవరిలో సరళ ఖాతాలు మాధ్యమంగా సిద్దమయిన జనోదయ యోజన అనేవి అలాగే బ్యాంకులు సంచాయలను పెంపొందిచడానికి ఒక విశేష ప్రథమ ఖాతా పథకం ఎఫ్డి అలాగే తర్వాత దానికి వస్తే విద్యార్థులకు ఛాయాస్తంభ లోనులకు అందించే ఛాయా లోను పథకం అనేది ఇంకొక ప ఇంకొకటి తర్వాత ఉద్యోగులకు నిర్మాణ తదుపరి రుణాలను అందించే ఇంకొక సేవ నిర్మాణ సేవ పథకం అనేది ఇంకొకటి మరొకటి చివరిగా సాంకేతిక ప్రవర్తనలకు పెంపడం కానీ డిజిటల్ అండ్రుడ్ సాక్షరత ప్రోగ్రాంలను ఆపడం కానీ ఉన్నాయి అలాగే ఈ పథకాలను జనాలు బ్యాంకింగ్ సేవల్లో ఎక్కువగా సులభతరమైన లాగా పని చేస్తాయి ఇవన్నీ ఒక బ్యాంక్ సులభతరం చేయడానికి ఉద్దేశించిన కొన్ని బ్యాంక్ సంబంధిత పథకాలు ఇవి